నేను ఐఎఫ్సీ అనే పాయింట్ నుండి పీజ్జా ఆర్డర్ చేసుకున్నాను అక్కడ నుండి అప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు వాతావరణం మబ్బులు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది వర్షం పడే సూచనలు కూడా కనిపించాయి నేను ఆర్డర్ చేసిన ఐదు నిమిషాలకే వర్షం పడడం స్టార్ట్ అయ్యింది విపరీతంగా వర్షం పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడుతుంది ఆ సమయంలో డెలివరీ బాయ్ ఆర్డర్ని రిసీవ్ చేసుకొని నాకోసం ముప్పై నిమిషాలలో డెలివరీ చేస్తామని చెప్పి నాకు నోటిఫికేషన్ ప్రాంప్ట్ అయ్యింది అలా అయ్యాక నేను ముప్పై నిమిషాలలో అవుతుందో అవ్వదో అని చెప్పి నేనూ డెలివరీ బాయ్కి కాల్ చేశాను ఆ కాల్లో వారు చెప్పిన సమాచారం ఏంటి అంటే ఈ ఎటువంటి కఠినమైన వాతావరణ పరిస్థితులు అయినా కూడా మా శాయశక్తులా ప్రయత్నించి మేము మీరు ఇచ్చిన ఆర్డర్ని సమయానికి డెలివరీ చేస్తామని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు నేను కూడా వర్షం పడుతుంది కదా అని చెప్పి చూస్తున్నాను వస్తుందో రాదో అని చెప్పి వాళ్ళు అనుకున్న ముప్పై నిమిషాల కంటే ముప్పై నిమిషాలలో ఐదు నిమిషాల ముందే నా ఆర్డర్ను మా అడ్రస్కి కరెక్ట్గా డెలివరీ చేశారు నేను దానిని ఓపెన్ చేశాక కూడా ఇలా ఆర్డర్ చేసిన ఆహారం కరెక్ట్గా ఉంది ఒలికి పోకుండా ఒలికి పోకుండా వేడిగా నేను అనుకున్నట్టుగానే వాళ్ళు డెలివరీ చేసారు దీనికి దీనికి నేను నాకు డెలివరీ చేసిన భాగస్వామికి నా కృతజ్ఞతలు ఎందుకంటే వర్ష నార్మల్ పర్స్ పరిస్థితులలో వాతావరణం అనుకూలిస్తుంది అలా కాకుండా వర్షంలో అంటే ఆ వర్షంలో వర్షాన్ని చూసుకుంటూ వర్షం పడుతుంటే వేడి తగ్గుతుందని భయంతోనో లేదంటే ఒలికి పోతున్నాను ఏదో హర్రి బరీలో తొందరగా కాకుండా అని చెప్పిన సమయంలో నాకు కరెక్ట్గా ఆర్డర్ని డెలివరీ చేశారు